కాకినాడ జిల్లాలో అనేక ముఖ్యమైన స్థానిక పరిరక్షణ లేదా పర్యావరణ యత్నాలు ఉన్నాయి వాటిలో కొన్నిట్ల గురించి మనం చర్చిద్దాం అందులో మొట్టమొదటిది గోదావరి బేసిక్ రివర్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ గోదావరి నదిలో నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి మరియు వరదల నియంత్రించడానికి రూపొందించబడింది ఈ ప్రాజెక్ట్ ఫలితంగా జిల్లాలోని నీటి నాణ్యత మెరుగుపడుతుంది మరియు వరదల వల్ల జరిగే నష్టం తగ్గుతుంది అందులో రెండో ఒకటి ఏంటంటే అడవి ప్రాణుల సంరక్షణ జిల్లాలో అనేక రకాల అడవి జంతువులు ఉన్నాయి వీటిలో కోతి ఏనుగు చిరుత పులి మరియు పులిలు ఉన్నాయి జిల్లాలో అడవులు రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాల ఫలితంగా అడవి జంతువులు సంఖ్య పెరిగింది అందులో మూడోది వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు జిల్లాలో వ్యవసాయంలో చాలా పాత పద్ధతులపై ఆధారపడి ఉన్నాయి ఈ పద్ధతులు పర్యావరణానికి హానికరం జిల్లాలో రైతులు మరింత సుశితమైన అంటే మంచివి వ్యవసార్థం వ్యవసాయ పదార్థాల గురించి అవగాహన కనిపించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలు ఫలితంగా పంటల్లో నాణ్యత మెరుగుపడుతుంది మరియు నేల క్షీణత తగ్గుతుంది ఈ ప్రయత్నంలో కొన్ని సమస్యలు మరియు విజయాలు ఎదుర్కొన్నట్టున్నాము మనం సమస్యల్లో సామాజిక ప్రయమే కోరతాం అంటే పంటలు వై వైవిధ్యం లేకపోవడం సమర్థవంతమైన అమలు పరచకపోవటం సామాజిక ఆర్థిక కార్యకలాపాలు పరీక్షించకపోవడం వంటివి ఉన్నాయి విజయాల్లో నీటి నాణ్యత మెరుగుపడటం అడవి జంతువుల సంఖ్య పెరగటం మరియు వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు లాంటివి జరుగుతున్నాయి